హలో ఎవరండి అవునండి అవునా అండి ఇస్తాంమండి మీకు ఎలాంటి ఫ్లేవర్స్ కావాలండి మాదగ్గర వెన్నలా చాకో డార్క్ చాక్లెట్ మీకు కూల్ కేక్ కావాలా పైనాపిల్ కూడా ఉందండి మీకు కూల్ కేక్ కావాలా నార్మల్ కేక్ కావాలా రేట్ అంటే ఐ మీన్ కూల్ కేకి అంటే ఫ్లేవర్స్ బట్టి ఉంటుందండి పైనాపిల్కి సెవెన్ హండ్రెడ్ అండి కూల్ కేేక్ కాబట్టి మీ మీకు నార్మల్ కాబట్టి నార్మల్ అయితే ఫోర్ హండ్రెడ్ అండి కేజీకి ఒకవేళ హాఫ్ కేజీకయితే దాంట్లో సగమండి మీకు ఏ ఫ్లేవర్ కావాలండి పైనాపిలే కావాలండి ఓకే అండి రేపు ఈవినింగ్ కావాలన్నా కస్టమైజ్ చేసిస్తామండి మీరొక రిఫరెన్స్ పిక్చర్ పెట్టండి మేము దాన్ని బట్టి చేసిస్తామండి ఓకే అండి రేపు ఇస్తామండి మీరు అడ్రస్ పంపించేసేయండి మేము ఇచ్చేస్తామండి అంటే మీకు కేక్స్తో పాటు అంటే ఐ మీన్ మీకు కేక్ పైన పిక్చర్ ఏమైనా కావాలా అండి ఓకే అండి ఇంకా ఎక్స్ట్రా అ ఎక్స్ట్రా అంటే చాక్లెట్స్ ఉన్నాయండి బిస్కెట్స్ ఇంకా బేకరీ ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి ఎగ్ పఫ్ అంటే బల్క్ చాలా క్వాంటిటీ తీసుకుంటే మనీ తక్కువ చెప్తాం నార్మల్గా షాప్స్లో అయితే సింగిల్ ఫిఫ్టీన్ రూపీస్ ఉంటాయండి మీరు ఒక్కసారే చాలా తీసుకుంటున్నారు కాబట్టి సింగిల్ టెన్ రూపీసే పడుతుందండి ఓకే మీకు ఇప్పుడు కేక్తో పాటు ఎగ్ పఫ్ కూడా కావాలా అండి కూల్ డ్రింక్స్ ఏమైనా కావాలా కూల్ డ్రింక్ స్ప్రైట్ థమ్ప్స్అప్ మాజా ఇలాంటివి అండి టూ లీటర్స్వి ఉన్నాయండి ఇంకా మీకు బ్లాస్ట్ అవేమైనా కావాలా అండి అవేమి వద్దా ఓన్లీ కేక్ను కూల్ డ్రింక్సా అండి ఎగ్ పఫ్స్ కూల్ డ్రింక్స్ కేక్స్ ఒకసారి నాకు మెసేజ్ వద్దా అండి ఓకే అండి నాకు ఒకసారి మెసేజ్ చేయండి మీకు ఓకే పైనాపిల్ ఫ్లేవర్ పెట్టండి నాకు అడ్రస్సును ఒకసారి మళ్ళీ మెసేజ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ యూర్ కాల్